నా వద్ద చాలాసార్లు మళ్ళీమళ్ళీ చదివిన ఇష్టమైన పుస్తకం అంటే మలాలా అండ్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఆ అమ్మాయి వచ్చి పాకిస్థాన్లో ఒక జరిగిన సంఘటన గురించి రాయడం జరిగింది అంటే దాన్ తన జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను తీసుకుని రాయడం జరిగింది అయితే దాంట్లో ఉన్నది సన్నివేశం అంటే ఆమె నిజ జీవితంలో మావోయిస్టుల నుండి ఐఎస్ఐ ఉగ్రవాదుల నుండి తప్పించుకుని మరి చదివి స్కూల్కి వెళ్ళి ఒక జీవితాన్ని పోరాడి మరి ప్రెసెంట్ ప్రస్తుతం జీవితాన్ని గడపడం జరుగుతుంది ఆ యొక్క నిజ జీవితంతో ఒక సినిమా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐఎస్ఐ ఉగ్రవాదులతో పోరాడి మరి జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఒక అద్భుతమైన అనుభూతి ఆ నిజ జీవితంలో జరిగిన సన్నివేశం తీసుకుని సినిమా చూస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుందని నా యొక్క ఆలోచన